హాయ్ హలో నేను ట్రావెల్ ఏజెన్సీలో కారు లేదా ట్యాక్సీ బుక్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నేను లాస్ట్ మంత్ హైదరాబాద్కి ఒక కార్లో ఒక డ్రైవర్ గారితో నేను వెళ్ళాను ఆ డ్రైవర్ గారు నన్ను చాలా జాగ్రత్తగా అలాగే నా పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ నన్ను నేను ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి విసుక్కోకుండా ఆ అన్నగారు నన్ను చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి రిటన్ మళ్ళీ తీసుకొని వచ్చారు అయితే మళ్ళీ నేను రిటన్గా మీ మీ ట్రావెల్ ఏజెన్సీలో కార్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలసి ఉంది ఆ మీరు కారుని అలాగే ముందు నాతో వచ్చిన డ్రైవర్ అన్న గారిని మళ్ళీ నాతో పంపిస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఒక వ్యక్తిని మనం కోరుకునేటప్పుడు ఆ వ్యక్తి మన పట్ల చాలా మర్యాదకరంగా ప్రవర్తించుంటారు అలాగే ముందు ఆ డ్రైవర్ అన్న గారు కూడా నేను హైదరాబాద్కి నన్ను ట్యాక్సీలో తోడుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగానూ తన చెల్లిలాగా నన్ను ఎంతో జాగ్రత్తగా నేను చేరుకోవాల్సిన గమ్యాన్ని చేర్చి అక్కడ నా కోసం చాలా సేపు వెయిట్ చేసి మళ్ళీ నన్ను ఇంటికి తీసుకోని వచ్చేవరకు నా తల్లిదండ్రులకి అలాగే నాకు అందరికీ సమాధానం చెప్తూ చాలా జాగ్రత్తగా తోడుకోని వచ్చాడు ఆ అన్నని కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు నాకు ట్యాక్సీ మరి ఆ అన్ననే నాకు డ్రైవర్గా మీరు పంపుతారని కోరుకుంటున్నాను ట్యాంక్స్